నేనెప్పుడూ టైలరింగ్ అనేది నేను ఎప్పుడు చెయ్యలేదు కాకపోతే ఏంటంటే నాకు చూసి నేర్చుకున్నాను నేర్చుకున్నాను కానీ దాన్ని ఎప్పుడు ప్రయత్నించలేదు కుట్టడానికి అలాగే నేను రన్నింగ్ కూడా చేశాను రన్నింగ్ చేశాను బాస్ బాస్కెట్బాల్ ఆడేదాన్ని అలా నేను అలా ఆడడం వల్ల ఎక్కువ డ్యాన్స్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ కూడా ఉంటాను

మేబీ రన్నింగ్ అనేది అందరికీ హెల్ప్ అవుతుందని నేను చెప్పను ఎందుకు అంటే దానివల్ల మనకి ఆయాసం అనేది వస్తుంది ఇలా ఆయాసం ఉన్న వాళ్ళు మాత్రం దాన్ని చెయ్యలేరు దాన్ని మనం అంతా ఫస్ట్ ముందుగా రన్నింగ్ చేయడానికి మనం మనం డైట్ చేసుకోవాలి మన హెల్తీగా ఉండాలి ఫిట్గా ఉండాలి అప్పుడే మన రన్నింగ్ చేయగలము ఒకవేళ లావుగా ఉన్న ఎక్కువ ఆయాసం అనేది వస్తున్నా కూడా మనం అంత రన్నింగ్ చెయ్యలేము కాబట్టి ముందు మనం హెల్తీగా ఉన్నప్పుడు మనం ఆరోగ్యం అనేది చేయగ ఆరోగ్యంగా రన్నింగ్ చేయగలుగుతాం అని గుర్తు పెట్టుకోవచ్చు